మన భారతదేశంలో హిందూమత ఆచారాలు సాంప్రదాయాలు చాలా ముఖ్యం ఉదయం లేవగానే గచ్చులు నేలలు అన్ని కడిగి తలంటూ స్నానం చేసి ఇంటి ముందుల పాతి ముగ్గులు వేసి సూర్య నమస్కారం చేస్తారు సూర్య నమస్కారం చేసిన తర్వాత చెట్లకు చెట్లకు రావిచెట్లకు మర్రిచెట్లకు వేపచెట్లకు వెళ్ళి పూజలు చేస్తారు చేసిన తరువాత తులసి మాల పూజ చేస్తారు తులసి మాల చేసిన తర్వాత దగ్గరికి వచ్చి కూడా ఇంటి దగ్గరికి వచ్చి పూజలు చేసిన తర్వాత గుళ్ళకు వెళ్తారు గుళ్ళకు వెళ్ళిన తర్వాత శివాలయంకు వెళ్ళగానే విబూది పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు రుద్రాక్ష మెడలో వేసుకుంటారు అలాగే ఆంజినేయ స్వామి గుడిలో వెళ్ళిన తర్వాత సిందూరం కా సిందూరం పెట్టుకొని

నామాలు పెట్టుకుంటారు అలాగే సింహాచలం వెళ్ళిన తర్వాత కూడా నామాలు పెట్టుకొని వెళ్ళిన రామాలయంకి వెళ్ళినప్పుడు రామభక్తి పాటలు భజనలు మరియు కార్యక్రమాలు చేస్తారు గజస్తంభం దగ్గరికి వెళ్ళి కూడా ఈ పాటలు పాడుతారు భక్తులు భక్తులు భజనలు చేసిన తరువాత నృత్యాలు చేస్తారు అలాగే బ్రాహ్మణులు పండితులు పురోహితులు మెల్లల్లో జందెం వేసి ఐ అక్కడ రామ భజన దగ్గరకి కాని లేదా శివాలయం దగ్గరకు వెళ్ళి గొప్పతనం దె మతం యొక్క గొప్పతనం దేవుడు యొక్క గొప్పతనము చెప్పి అక్కడ జందెంఎందుకు ధరించారు జందెంయొక్క గొప్పతనం ఏంటి ఆచరణలు పాటిస్తారు అలాగే ముస్లిములు ముందలో చనిపోన దర్గాలకు వెళ్ళి అక్కడ పూజిస్తారు పూజించి అక్కడ ఆశీర్వదించమని కోరుకుంటారు